దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్ హలో అమ్మ నేను సూపర్ మార్కెట్టు పశుపతి సూపర్ మార్కెట్టు ఏమేమి కావాలో చెప్పండి అమ్మ మేము రాసుకొని లిస్ట్ వేసి ఎన్ని వేలు అవుతుందో ఎత్తుకొని డోర్లో దింపి డబ్బు తెచ్చుకుంటాం సరే

ఇవి అన్నీ లిస్ట్ వేసి డబ్బు కాగితం ఇచ్చి పంపిస్తాను లెక్క చేసి మీరు లోడ్ డంప్ చేసినాక డబ్బు ఇచ్చి పంపించేయండి సరే అయితే